నాన్నా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అవునా మరి ఇంతకుముందు నన్ను ఎప్పుడూ అక్కడికి తీసుకువెళ్ళలేదే

అవునా నాన్న మరి ద ఆ జాతర ఎప్పుడు అవుతుంది నాన్న

దాని విశిష్టత ఏమైనా ఉందా నాన్న అమ్మవా ఆ అమ్మవారు ఎలా వచ్చింది అని ఏమైనా తెలుసా నాన్న మీకు

ఈ సంవత్సరం నన్ను తీసుకెళ్ళండి నాన్న నేనూ వస్తాను మీతో పాటు సరే నాన్న అలాగే నాన్న సరే నాన్న థ్యాంక్ యూ నాన్న